నేను రాత్రంతా మేల్కొన్నా మేల్కొనేలా చేసే పుస్తకాలు చాలా చదివాను అందులా అందులో నీతి కథలు చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే ఆ పుస్తకాన్ని చదువగానే అందులో ఉన్న నీతి పదే పదే గుర్తుకొస్తుంది ఉదాహరణకు పులి మరియు ఆవు కథల్లో ఆవు తన నిజాయితీని పులికే వివరించి నిజాయితీగా ఉంటాను నా నిజాయితీని నమ్మండి అని తన నిజాయితీని చెప్పి తన తల్లి దగ్గరికి వెళ్ళి తన మళ్ళీ తిరిగి పులి దగ్గరికి వచ్చి తన నిజాయితీని నిరూపించుకుంటుంది